హలో పసుపర్తి సూపర్మార్కెట్ అవునండి పసుపర్తి సూపర్మార్కెట్ సరే చెప్పండి ఓకే

ఆ సరే యాభై గ్రాములా వంద గ్రాములా సరే అండి సరే రైస్ ఏమైనా కావాలా అండి ఓకే ఆయిలు సరే అండి బిల్లు మూడు వేల ఐదు వందలు అయిందండి సరే అండి మీ అడ్రస్ చెప్తే మా డెలివరీ బాయ్ వచ్చి డోర్ డెలివరీ చేస్తాడండి సరెండి థాంక్స్ అండి